రెండు వేల ఎనిమిది వందల అరవై పది వేల ఐదు వందలు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఐదు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై